ఈ రోజుల్లో ప్రజలు యువత అందరూ కూడా ఎక్కువగా వాట్సాప్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ యూట్యూబ్ ట్విటర్ పేస్బుక్ ఇన్స్ట్రాగ్రామ్ ఎక్కువగా వాడుతున్నారు అదేవిధంగా గూగుల్ పే ఫోన్పే పేటియం వంటి యాప్ని కూడా ఎక్కువగా తరచు వాడుతూ ఉన్నారు స్మార్ట్ ఫోన్లు అనేవి మనకు ఎటువంటి విషయాన్ని అయినా మనకు తెలియని ప్రపంచంలో ప్రతీ మూల ఉన్న విషయం కూడా మనకి తెలియజేస్తుంది ఇది మనకు ఎంతో లాభాకరం అన్ని విధాలుగా మనకి చాలా లాభంగా ఉంటుంది అదేవిధంగా ఇది ఎక్కువగా వాడటం వలన మనకు తప్పుడు మార్గంలో వాడటం వలన కూడా ఇది మనకు నష్టాలను తెచ్చిపెడుతుంది అందుకే మనం మంచికే వాడుకోవాలి